క్రొత్తగా పుట్టిన పసి పిల్లలకు మొదటి సంవత్సరంలో జరిపే వివిధ వేడుకలు ఏవి అంటే బా బాబు పాప పుట్టక ముందుకే వేడుకలు స్టార్ట్ అయిపోతే ఎలా అంటే తనను కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మకి శ్రీమంతం జరుపుతారు అది ఒక వేడుక బాబో పాపనో పుట్టిన తరువాతకి ట్వంటీ వన్ ఇరవై ఒక్క రోజులు అని ఒక చేసారు పురుడు అని ఆ రోజు వాళ్ళకి దిష్టి తీసే ప్రోగ్రాం దిష్టి తీసే ప్రోగ్రాం ఉంటుంది అని పెద్దలు చెప్తారు దాని తరువాత త్రీ మంత్స్కి మూడు నెలలకి తొట్టెలు తొట్టల పోగ్రామ్ ఉంటుంది తొట్టెల్లో వేస్తారు పేరు పెడతారు ఆ పేరుతోనే మొత్తం కంటిన్యూ అవుతుంది ఆ తరువాత అక్షర ఆరు నెలలకి అక్షరాభ్యాసం చేస్తారు అన్నప్రాసన చేస్తారు అక్షరాభ్యాసంలో ఏంటంటే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి గుళ్ళో పూజ చేపించి వాళ్ళకి ఒక పలక ఇచ్చి పలక మీద ఓం నమఃశివాయ అని వ్రాయిస్తారు ఇంకొకటి ఏంటంటే అన్నప్రాసన ఏంటంటే తను మొదటి తినడం ఒక స్వీటే స్వీట్ కావడంతో స్వీట్ హల్వనో లేదా పరమాన్నము చేసి పాపకు బాబుకు తినిపిస్తారు అది అన్నప్రాసన ఇంకొకటి ఏంటంటే ఆరు నెలల ఇప్పుడు క్రొత్తగా ఈ జనరేషన్లో మాత్రం చాలా వేడుక వేడుకలు చేసుకుంటున్నారు ఏంటంటే ఆరు నెలలు నిండగానే వన్ ఇయర్లో సిక్స్ మంత్స్ అయిపోగానే హాఫ్ ఇయర్ అని కేక్స్ కేకులు అవి ఇవి కట్ చేస్తున్నారు ఇంకా వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అని కూడా కేక్ కట్ చేస్తున్నారు అప్పటి కాలంలో మాత్రం ఇవన్నీ ఏం లేకుండా లేకుండే ఇప్పుడు ఇవన్నీ క్రొత్త క్రొత్త వేడుకలుగా చేసుకున్నారు ఇంకొక వేడుక ఏంటంటే పుట్టు వెంట్రుకలు నైన్ మంత్స్ తొమ్మిది నెలలలో చేస్తారు పుట్టు వెంట్రుకలు మేనమామ మీద కూర్చోబెట్టి ఎక్కడైనా దేవుని దగ్గర పుట్టు వెంట్రుకలు తీస్తారు ఇంకా ఆడపిల్లలకైతే చెవులు కుట్టిస్తారు అది కూడా మేనమామ చేతుల మీదుగానే జరుగుతుంది అది అయిపోయిన తరువాతకి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తరువాతకి స్కూల్కి పంపి స్కూల్కి కాదు వన్ ఇయర్ వరకు ఇలా వన్ ఇయర్ లోపు ఇలా వివిధ వివిధ వే వేడుకలు చేసుకుంటారు ఇంకేం వేడుకలు ఉన్నాయి అంటే ఇంకా చిన్నపిల్లలకు భోగి పళ్ళు ఒక్కొక్క పండగకి ఒక్కొక్క వేడుక చేసుకుంటారు భోగి సంక్రాంతికి చిన్న పిల్లల మీద భోగి పండ్లు పోస్తారు అది ఒక వేడుక తరువాత పండగకి ఒక హోలీ పండగకి అప్పుడే వాళ్ళు పుట్టి ఉంటారు కాబట్టి హోలీకి దూరంగా పెడతారు చిన్న పిల్లలని ఇంకా ఏం పండగలు ఉన్నాయి అంటే కొంత మంది చెవులకి కమ్మలు ఆడపిల్లకి చెవులకి కమ్మలు సంవత్సరంలోకి కొట్టేసారు లేదంటే మూడు నెలలకు మూతియు మూడు సంవత్సరాలకు కుట్టిస్తారు అలాగే పుట్టి వెంట్రుకలు పుట్టి వెంట్రుకలు కూడా తొమ్మిది నెలలలో తీసారు లేదంటే

బేబీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళేం చేసిన మూమెంట్స్ లాగా మెమొరీ లాగా వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు ఫోన్స్లలో అది కూడా ఒక మంచి విషయమే కానీ మరీ ఎక్కువగా పిల్లల ఫోటోలు దింపుతున్నారు వీడియోలు తీస్తున్నారు అది మంచిది కాదని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఊరికే పిల్లల ఫోటోలు పెట్టడం వల్ల వాళ్ళకి దిష్టి తాకుతుంది ఇంకా చిన్నపిల్లలకు అన్నప్రాసన చేసేటప్పుడు ఇంకొక పోగ్రాం ఉంటుంది వాటి పేరు నాకు తెలియదు ముందర అన్నీ తిండికి సంబంధించిన వస్తువు ఒక బుక్ పుస్తకము ఇంకా వివిధ మొత్తం ఆప్ తెచ్చి పెడతారు దానికి పిల్ల పాపనో బాబునో వదిలేస్తారు వాళ్ళు పోయి దేన్ని ముట్టుకుంటారో చూస్తారు అది ఒక పోగ్రాం ఒకవేళ వాళ్ళు పుస్తకం ముట్టుకుంటే వాళ్ళు మంచిగా చదువుకుంటారని డబ్బు ముట్టుకుంటే డబ్బు సంపాదిస్తారని ఇలా మొత్తం ఉంటుంది అది కూడా ఒక అది కూడా ఒక వేడుక చిన్నప్పుడు వన్ ఇయర్ లోపు చేసేది సో ఇది